ఒక ఆర్డర్ రద్దు చేసిన తరువాత నేను ఆ వస్తువు నగదు తిరిగి రావాలని ఆశించాను కానీ ఇంకా డబ్బు వచ్చేలా లేదు దీని గురించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో నా డబ్బు ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియక ఒక విధంగా అసౌకర్యంగా అనిపిస్తుంది అందుకే నా అభిప్రాయం ప్రకారం ఒక ఆర్డర్ రద్దు చేసిన వెంటనే అందుకు సంబంధించిన సమాచారం వినియోగదారుడికి పంపాలి డబ్బు ఎంత లోపు వస్తుందో స్పష్టంగా తెలియజేయాలి లేకపోతే వినియోగదారుడికి గందరగోళంలంగా ఉంటుంది ఇలాంటి విషయాల్లో సమయానికి సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఉంటే వినియోగదారుడికి నమ్మకం పెరుగుతుంది కాబట్టి సంస్థలు దీనిపై దృష్టి పెట్టి అలాంటి చర్యలని తీసుకోవాలని నేను భావిస్తున్నాను